మా ప్రాంతంలో ఇటీవల ఆరోగ్య వ్యవస్థ చాలా మెరుగుపడినది ఎందుకనగా కరోనా అనే వ్యాధి మన దేశమంతా వ్యాప్తి చెందినందువలన మన ఆసుపత్రులు అన్ని చాలా అభివృద్ధి చెందినవి నేను ఇదివరకు వెళ్ళే ప్రభుత్వ ఆసుపత్రిలో అసలు ఏమీ ఉండేవి కాదు తరువాత ఈ మహమ్మారి వ్యాధి పాకిన తర్వాత ఆ ఆసుపత్రి చాలా అభివృద్ధి చెందడం నేను గమనించాను